సార్ చెప్పండి ఏసీ స్టేషనరీ షాప్ ఓకే సార్ అంటే ఎలాంటి బుక్స్ కావాలి అంటారు అంటే నార్మల్గా పిల్లలు నర్సరీ క్లాసా లేదా స్కూల్కి వెళ్ళే వాళ్ళా అంటే ఇప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ పిల్లలు అయితే వాళ్ళకి బుక్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి వాళ్ళకు కొంచెం హెవీ బ్యాగ్స్ ఉండాలి అలా అనేసి సర్ చెప్పండి సార్ చెప్పండి అంటే ఎలాంటి బ్రాండ్స్ కావాలి దాంట్లో క్వాలిటీ కావాలా లేదా నార్మల్గా డా డైలీ పర్పస్కి కావాలా

ఓకే ఉన్నాయి సార్ మా దగ్గర ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉన్నాయి ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉన్నాయి లేడీస్ బ్యాగు ఉన్నాయి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి పర్సెసు రెయిన్ కోట్సు మీకు నార్మల్ ఇంకా కావలసిన స్టేషనరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర సార్ నార్మల్గా స్కూల్ పిల్లలకి అయితే పోలిస్టర్ క్లాత్ బ్యాగ్స్ బాగుంటాయి సార్ ఎందుకని అంటే లైట్ వెయిట్ ఉంటాయి డ్యూరెబల్ ఉంటాయి మళ్ళీ ఇంకా ఏంటి అంటే వాటర్ ప్రూఫ్ కూడా ఉంటాయి పిల్లలకి ఇబ్బంది కూడా కాదు వాటర్ బాటిల్ బ్యాగ్లో ఉన్నది బై మిస్టేక్లో క్యాప్ ఓపెన్ ఏదైనా కాని అంటే ఇబ్బంది కాదు పిల్లలకి బుక్స్ తడిసిపోకుండా అవును సార్ మేము వారంటీ కూడా ఇస్తాము సార్ ఫైవ్ ఇయర్స్ వరకు వారంటీ ఇస్తాము మీకే ఏ ఏ ప్రాబ్లం అంటే ఏ ఏ ఏ చిన్న రిపేర్ వచ్చినా కానీ మేము చేస్తాము సార్ అంటే మా స్టోర్కి వచ్చి మేము చే చేస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము హ్యాండ్లింగ్ చార్జెస్ కూడా తీసుకోము సార్ సార్ చూడండి మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది సార్ దాంట్లో మీకు క్యాలిటీ బట్టి ఉంటుంది అందులో కూడా ఇప్పుడు చిన్నపిల్లలు అంటే నార్మల్ నర్సరీ పిల్లలకు చోటా భీమ్ పోకెమాన్ టామ్ అండ్ జెర్రీ ఇలాంటివి కావాలి సార్ సార్ అంటే అలా ఆ థీమ్ అవి కూడా ఉన్నాయి కాకపోతే వాటికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్ క్వాలిటీ కూడా ఉంటాయి అవి సార్ మీకు మామూలుగా కొంచెం హైట్ నుంచి కింద పడ్డాను కూడా ఏ డ్యామేజ్ కాకుండా ఓవర్ఆల్గా ప్రొటక్షన్ ఉంటుంది సార్ సార్ మా దగ్గర స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి సార్ బుక్స్ నుంచి బుక్స్ పెన్ను ఇంకా మళ్ళీ కలర్ పెన్సిల్స్ స్కెచెస్ పెన్ పెన్సిల్ జిరాక్స్ కూడా ఉంది సార్ మా దగ్గర మీరు మీకు ఎప్పుడు టైం ఉన్నప్పుడు అప్పుడు మా షాప్కి వస్తే ఒకసారి మాట్లాడదాము సార్ మీకు బల్క్లో కావాలా సార్ బ్యాగ్స్ ఓకే సార్ మీకు వీలు ఉన్నప్పుడు ఒకసారి షాప్కి రండి అంటే మీకు బ్యాగ్స్ చూపించి మనం రేట్ మాట్లాడవచ్చు సార్ ఓకే సార్ మీరు గూగుల్లో ఏసీ స్టేషనరీ చ చూడండి వస్తుంది సార్ ఇక్కడ వనస్థలిపురంలో ఉంది షాప్ ఓకే థ్యాంక్ యూ